నమస్తే మ్యాడమ్

మీది ఏంది అమ్మ ప్రాబ్లం ఏంది

ఇంతకు ముందు ఎక్కడన్న హాస్పిటల్లో చూపించుకున్నారా మీరు అయితే ఇంతకు ముందు మీరు ఎక్కడన్న చూపించుకున్న హాస్పిటల్లో రిపోర్ట్స్ కానీ ఏమన్న మెడిసిన్స్ కానీ అదేవిధంగా ఐ ఐ చెకప్ ఏమన్న చేపించుకున్నారా అవన్నీ ఒకసారి తీసుకొని నా దగ్గరకి రాగలుగుతారా అపాయింట్మెంట్ రేపు రేపు ఉంది మాకు రేపు రేపు లెవెన్ లెవెన్ థర్టీకి ఉంది లెవెన్ థర్టీకి రండి ఫీజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది డాక్టర్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అవన్నీ చెక్ చేసి అవన్నీ రిపోర్ట్స్ అయితే కంపల్సరీ ఉండాలి అమ్మ క కంపల్సరీ ఉంటే అయితే మీరు రోజు ఏమేమి ఫుడ్ తీసుకుంటారు మ్యాడమ్ ఇప్పుడు కూ ఆకుకూరలు కానీ అలాంటివి ఏమన్న తీసుకుంటారా మీరు డైటు అది మీకు హెడేక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మ్యాడమ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఒక వన్ ఇయర్ అయిందా టూ ఇయర్స్ అయిందా త్రీ ఇయర్స్ అయితే మీరు ఫుడ్డు వలన ప్రాబ్లం అనుకుంట ఎక్కువ మీరు వారంలో మినిమము ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆకుకూరలు తీసుకోవాలి గోంగూర కానీ పాలకూర కానీ అటువంటివి అవి గుడ్డు కానీ ఉడకపెట్టినవి తీసుకోవాలి మీరు గుడ్డు ఎగ్స్ తింటారా మ్యాడమ్ మీరు పాలు కానీ ఎగ్స్ కానీ చేపలు కానీ ఇవన్నీ ఏ విటమిన్ చేపలలో ఏ విటమిన్ సి విటమిన్ ఉంటుంది ఇట్లా ఫుడ్డు కూడా మీరు పాలు కానీ గుద్దు కానీ గుడ్డు కానీ ఇంకోటి పాలకూర ఆకుకూరలు ఎక్కువ డైలీ తీసుకుంటే మీరు వారంలో టూ త్రీ టైమ్స్ అంటే టూ త్రీ డేసు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటే మీకు కొంచెం అది ఉంటుంది ఆ హెడేక్ రే రేపు లెవెన్ థర్టీ ఫీజ్ అయితే ఐదు వందలు ఉంటుంది మ్యాడమ్ మరి

మేము మెడికల్ రిపోర్ట్ బట్టి మేము మెడిసిన్స్ రాస్తాము పాతవి మీ ఐ చెకప్ గ్లాసెస్ అవి ఉన్నాయి కదా ఇక్కడ మా దగ్గర మరల ఒకసారి చెక్ చేపించి గ్లాసెస్ మరల మీకు ఇస్తాం వాటివి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ